సమాజంలో సాంప్రదాయ నృత్య రీతులు కాపాడడం మెరుగుపరచడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే మన సమాజం పూర్వం నుండి కాపాడుతూ వస్తున్న భరతనాట్యం కాని ఇంకా మధ్య కళ ముఖ్యంగా భరతనాట్యం అది ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎంత గొప్పదనేది మనం తెలుసుకోవాలి ఇంకాను కూడా అదే కాకుండా మనం వాటిని ఇంకా డెవలప్ చేయాలి అది మనకు ఎంత అవసరం అనేది మనకు చాలా బాగా తెలుసు ఇంకా మీ మా గ్రామంలో సమాజం గ్రామ గ్రామీణ సమాజంలో సాంప్రదాయ నృత్యాలు ఇట్లగాను కాపాడు మెరుగుపరచడం ఎంతవరకు ముఖ్యం అనుకుంటున్నారు నాట్య నృత్య మధ్య గల తేడాలు నాట్య నృత్యంతో పాటు నృత్యం అనే పదం కూడా ఉంది ఈ మూడు పదాలు డు డ్యాన్స్ని సూచించేవి కాని వాటిలో స్థాయి భేదాలను సూచించడానికి ఈ మూడు పదాలను వాడుతారు వీటిని తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి క్రమంలో వేరే స్థితి ఇలా ఉంటుంది నృత్యం అనేది కేవలం లయబద్ధంగా అడుగున కలిపితే చాలు అది నృత్యంగా మారుతుంది ఇందులో అభినయం ఉండదు అంటే శరీర కదలిలల్లో ఎలాంటి భావం కనిపించదు గానీ వివిధ రకాల చూడడానికి అందంగా కనిపిస్తుంది కూచిపూడి నాట్యం వంటివి మనం ఇంకా చూడవచ్చు నాటకం నాటకాల మధ్య ప్రధానంగా కళ నియతి ఉంటుంది నాటకాలు నలభై ఐదు నిమిషాల కనీస సమయం అయిన పదిహేను పది పదిహేను నిమిషాలు ఉండొచ్చు ఇది కేవలం స్థలంలో జరిగిన చూడ్డానికి ఉంటుంది దీనికి గత దీనికి గతం భవిష్యత్తును నియంత్రించవచ్చు ఇంకా దీంట్లో అనేక రకాలుగా మనం చూడవచ్చు